ఏమండి రావు గారు ఎక్కడికి ఏంలేదండి ఇలాగే ఇంట్లోకి కూరగాయలు తేవాలంటేని అలా మార్కెట్కి వెళ్ళాను పేపర్ చదువుతున్నారా ఏదో ఒక పని తగులుతుందండి ఏం చెప్పను ఏంటి ఏమున్నాయండి ఈ రోజు పేపర్లో న్యూస్ అదే చెప్పండి ఎం చి ఎం చు ఎం చూసారు ఈ రోజు ఏంటి ఈ రోజు మ్యాటర్ ఏంటి ఇప్పుడు మనం ఏ పేపర్లో చూసినా అదేనండి బాబు సాక్షిలో ఈనాడు ఈ నాలుగు ఛానెళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఇవే కదండి ప్రధానమైన ఛానెళ్ళు మనకి అంటే ఛానెల్ నడుపుతున్నారు అలాగే పేపరు కూడా వేస్తున్నారు ప్రతీ ఒక్క చేతిలో మొబైల్ ఉంటుంది కదండి ఏదో వీడియో తీయడం అది అలా మీడియా చేతికి వెళ్ళడం అలా జరుగుతుందండి అవునండి అదేదో అక్కడ వైజాగ్లో ఏవో బోటులు కాలిపోయాయంట చూసారా అండి మొత్తం నలబై పైగా బోటులంటండి పాపం కోట్లల్లో నష్టం అంటండి టీవీ నైన్లో వేసాడు ఈటీవీలో కూడా వేసాడండి ఇది ఇలాంటిది

నమ్మరండి ఎంతైనా మనకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేయరండి మనకి ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిటినీ వాళ్ళకి చూపించినట్టే సాక్షి ఆంధ్ర జ్యోతి టీవీ నైన్ ఈనాడు ఇవి బాగా చూపిస్తున్నారు మొన్న జరిగిన రచ్చ అయితే బాబు మాములుగా లేదండి అది ఏమిటి నారా చంద్రబాబుది జైలు బెయిల్ బెయిల్ ఇచ్చింది ఇలాంటివన్నీ చాలా మొన్న వరల్డ్కప్ది కూడా చూపించారండి అది వైజాగ్లో మీరు స్టేడియంలాగా అదే పెద్ద తెర వేసి ప్రజలందరికీ చూపించారంట కదా జగన్ కూడ వచ్చాడంటండి అవునండి అవి చూపించేవి అలాంటివి ఉంటాయండి అంటే వాళ్ళు ఎప్పుడూ చేసినా టీఆర్పి పెంచుకోవడం కోసము ప్రజలకు సమాచారం ఇద్దామని ఇలాంటి ఆలోచనలే ఉంటాయండి అన్ని సరేనండి నేను వెళ్తాను ఇంక ఇంట్లో ఇవ్వాలి కూరగాయలు ఉంటానండి